నమస్కారము అండి ఎవరు అండి ఆ ఎవరు అండి చెప్పండి ఆ బ్యాంకేనా అండి చెప్పండి గోల్డ్ లోన్ కావాలి అండి ఎంత బంగారం పెడతారు అండి అంటే గ్రామ్ లెక్కలో ఇస్తాము అండి మేము గ్రాముకీ మూడు వేలు చొప్పున ఇస్తాము అండి కాసుకి ఇరవై నాలుగు వేలు ఇస్తాము అండి ఎ ఎంత కావాలి అండి మీకు

మీకు లక్షా ఇరవైవేలు వస్తుంది అండి ఐదు కాసులకి అయితే అంటే మంత్లీ లక్షా యాభై వేలు రావు మేడం అంటే రూల్స్ ఒప్పుకోవు మీకు కావాలి అంటే

ఒక రెండు ముప్పై రెండు వందల కాడికి ఇవ్వగలుగుతాను అండి ముప్పై రెండు వందల కాడికైతే లక్షా ముప్పైవేలు వరకు వస్తుంది అండి దగ్గర దగ్గర దానికి రేపే మరి ఎ ఏంటి అండి వడ్డీ మీకూ జీరో పెర్సెంట్ వడ్డీ అయితేనే మీకు మూడు వేలు అండి టూ పెర్సెంట్ వడ్డీకి వస్తే మీకూ ఆ మూడువేల రెండు వందలు ఇస్తాము అండి టూ పెర్సెంట్ వడ్డీ అంటే వందకి రెండు రూపాయలు కట్టాలన్న మాట అవును అండి మీరు ఎన్ని నెలలకి తీసుకుంటారు అండి అంటే ఎన్ని నెలలలోపు కడతారు అన్నది రెండు సంవత్సరాలకి అయితే ఒక నెలకి వచ్చి ఐదువేల ఎనిమిది వందలు పడుతుంది అండి ఇరవై నెలలకి అండి ఇరవై నెలలకి అయితే ఏడువేల నలభై రూపాయలు పడుతుంది అండి మీరు రేపు మార్నింగ్ వస్తారా అండి ఆ అంటే మీరు బంగారం ఎ ఏ క్యారట్ అండి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ టూ అండి నేను ట్వంటీ ఫోర్ క్యారట్ రేట్లు చెప్పాను అండి సరే అండి రేపు ప్రొద్దున రండి ఒకసారి చూసి దాని బట్టి చెప్తాను రేపు పొద్దున్న బ్యాంక్ కాడికి వచ్చి మీ పాన్ కార్డును బ్యాంకు బుక్కు ఎవ మీ గోల్డ్ తీసుకొనిరండి సరిపోతుంది గోల్డ్కే కాబట్టి సాక్షి సంతకాలు ఏమి అక్కర లేదు

సరే అండి రేపు ప్రొద్దునే తీసుకురండి